నేను ఏదైనా ఒక వంటను మొదలుపెట్టేముందు ముఖ్యంగా చాలా వస్తువులను తయారుగా ఉంచుకుంటాను మనం ఏదైనా ఒక వంటని మొదటిగా చెయ్యాలి అన్నట్లయితే మనకు కావాల్సిన కూరగాయలను తరిగి పెట్టుకోవాలి ఎలాగన్నట్లయితే మనకి ఏ ఏ కూరగాయలు మనం ఏ కూర వండుతున్నామో దానికి సంబంధించిన కూరగాయలను మొదటిగా దానిని కట్ చేసి రెడీగా ముక్కలు చేసి పెట్టుకోవాలి అలాగనే మనం ప్రతి ఒక్క కూరలోకి ముందుగా ఉపయోగించేది నూనెని నేను నూనెను కూడా తయారు వస్తువులను ముందుగానే తయారు చేసి పెట్టుకుంటాను నూనె మరియు ఆవాలు అలాగే జీలకర్ర మెంతులని నేను నూనె కాగిన వెంటనే వేయాలి కాబట్టి వాటిని రెడీగా పెట్టుకుంటాను ఆ వాటి తర్వాత ముక్కలు చేసిన ఎర్రగడ్డలను టమాటాలను కూడా పెట్టుకుంటాను ఎందుకన్నట్లయితే ప్రతి ఒక్క కూరకి టమాటాలు ఎర్రగడ్లనేది చాలా ముఖ్యం అలాగని కరివేపాకును కూడా కరివేపాకు కొత్తిమీరను కూడా నేను ము కట్ చేసి పెట్టుకుంటాను ఎందుకన్నట్లయితే ఇవి కూడా కూర రుచిని పెంచుతుంది అలాగే మనకి ఏదైతే మసాలా దినుసులు ఉన్నాయో వాటిని కూడా రెడీగా పెట్టుకుంటాను అది ఏది అన్నట్లయితే కారం పొడి అవ్వచ్చు ధనియాల పొడి అవ్వచ్చు రసం పొడి అవ్వచ్చు సాంబార్ పొడి అవ్వచ్చు ఇలాంటివి ఎంతగానో నేను ముందుగానే తయారు చేసి పెట్టుకుంటాను నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టము వంట చేసేది ఎంతో పెద్ద కళ అని నేను అనుకుంటాను అందరూ అంత రుచిగా వండలేరు ఎంతో కొంత మంది రుచిగా వండతారు కానీ నేను కూడా రుచిగా వండతానని నేను అనుకుంటున్నాను వీటిని నేను ముందుగానే ఉంచుకోవడం ద్వారా కూర చేసేటప్పుడు నాకు వంట చేసేటప్పుడు నాకు సులభంగా ఉంటుంది లేదు అన్నట్లయితే ఏ వస్తువులు ఏ ప్రదేశంలో ఉన్నాయని చూసుకునే దానికే సమయం గడిచిపోతుంది కాబట్టి నేను వీటిని మొదలు వంట మొదలు పెట్టేముందు అన్నీ తయారుగా ముందుగానే ఉంచుకోవడం ద్వారా వంట అనేది సులభంగా చేసుకోవచ్చును